ప్లంబర్ అండి ప్లాస్టిక్ టైప్ త్రీ త్రీ ఎంఎం కాని ఫోర్ ఎంఎం కాని ఎక్కడైతే సింక్ ఉందో ఆ సింక్ నుంచి ఎక్కిచ్చిన వరకూ పైపు కొత్త పిన్ సిస్టము ఉంటుంది మామూలు ప్లాష్ సిస్టము హ్యాండ్తో పెట్టుకుని బి ఉంటుంది మేడం ఇంకా ఏం ఏం ఏ పంపు కావాలి తక్కువ ప్రైజ్లో తక్కువ క్వాలిటీ మంచిగా చేస్తాను మేడం ఐ ఐరన్ స్టీల్ది స్టీల్ ట్యాప్ తేవాలా ఐరన్ ట్యా ఐరన్ లేకపోతే ప్లాస్టిక్ తేవాలా మేడం వాటర్ అంతే కటింగ్ బ్లేడ్ నట్తో వాటికి ఎంసీల్ పెట్టాలి మేడం ట్యాంక్ ఎక్కువ అటే అయితే దారిలో నుంచి ఇంట్లోకి పైప్ కనెక్షన్ అవ్వుద్ది మేడం వాల్ సిస్టమ్ మరియు గేట్ సిస్టమ్ డైరెక్ట్ వాషింగ్ మిషన్ వరకూ పైప్ లైన్ గార్డెన్కి వచ్చి వాల్ వెళ్తుంది మేడం